ఇన్స్పెక్ట స్కూల అండి చెప్పండి ఓకే అండి ఓకే ఎల్కేజీ థర్డ్ క్లాస్ ఓకే అండి ఓకే అండి ఓకే మీకు ఫీ చర్ ఒక్క ఒక్కరికి వచ్చేసి థౌజండ్ రూపీస్ ఉంటుందండి ఇప్పుడు ఎల్కేజీ ఎవరికైనా ఏ క్లాసు వాళ్లకైనా అడ్మిషన్ ఫీ అనేది ఫర్ హెడ్డికి థౌజండ్ అనేది ఫిక్స్డ్ అమౌంటు ఇది అడ్మిషన్ ఫీ ఇంకా ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా ఎల్కేజీయా యూకేజీయా ఓకే ఫీ వచ్చేసి టెన్ థౌజండ్ సారి టెన్ కాదండి టువల్వ్ థౌజండ్ ఫీజు థర్డ్ క్లాస్ వచ్చేసి ఎయిటిన్ థౌజండ్ ఉంది ఎయిటిన్ థౌజండ్ ఫీ వ్యాను మీ ఏరియా మీ ఏరియా ఏది అనో చెప్తే ఫరధర్గా టెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది టెన్ కిలోమీటర్స్ స్కూల్ నుండి టెల్ టెన్ కిలోమీటర్స్ పైన త్రీ బస్సెస్ ఫెసిలిటీస్ ఉన్నాయి త్రీ రూట్స్కి ఉన్నాయి బస్సెస్ మీరు పిల్లలది ఆధార్ కార్డ్స్ తీసుకుని వస్తే అడ్మిషన్ చేసుకొని అండ్ పిల్లల్ని తీసుకొని రాగలుగుతారా లైక్ ఐ మీన్ చిన్న గ్రాండ్ టెస్ట్లాగ పెట్టి అడ్మిషన్ తీసుకుంటాం కానీ వాళ్ళ టాలెంట్ ఎంతుందో మేము బేస్ చేసుకుని యా అవును పర్ఫామెన్స్ చూసుకొని మేము ఆ క్లాస్కి వాళ్ళు ఎలిజిబుల్ అండు ఇప్పుడు ఓల్డ్ స్కూల్లో నుండి ఇప్పుడు ఎల్కేజీ యూకేజీ అంటున్నారు కాబట్టి వాళ్ళవి ప్రీ స్కూల్స్ అవసరం లేదు కానీ పాప థర్డ్ క్లాస్ అంటున్నారు కాబట్టి సెకండ్ క్లాస్ ఏ స్కూల్లో చదివిందో ఆ స్కూల్ నుంచి టీసీ పట్టుకొచ్చుకోండి మళ్ళీ ఎందుకంటే ఇందులో అడ్మిషన్ అయినాక మళ్ళీ టీసీ ఇవ్వలే అనుకొండి మీకు అది ఫీజ్ అమౌంట్ అంతా వేస్ట్ అవుతుంది ఫస్ట్ అక్కడ టీసీ తీసుకొని వచ్చి డైరెక్ట్ ఇక్కడ అడ్మిట్ అయిపోయి అడ్మిషన్ తీసుకున్నరనుకోండి మీకు ప్రాబ్లెమ్ ఉండదు ఫరధర్గా పిల్లలు దగ్గర ఇస్తారు చిన్న క్లాస్కే కాబట్టి టైమింగ్స్ కూడా అన్ని స్కూల్స్ లాగా అండి ఫోర్ థర్టీ వరకే ఉంటుంది ఈ కేజీ కేజీ వాళ్ళకు వచ్చేసి మార్నింగ్ టైం సేమ్ యాజ్ యూజ్వల్ నైన్కి ప్రేయర్ అవుతుంది నైన్ టూ నైన్ ఫిఫ్టీన్ ప్రేయర్ ఉంటుంది నైన్ ట్వంటీకే క్లాసెస్ స్టార్ట్ అయితాయి నైన్ ట్వంటీ నుండి క్లాసెస్ స్టార్ట్ అయితాయి ఫోర్ థర్టీకి ఎండ్ అయితుంది స్కూలు ప్లీ ప్రీ క్లాసెస్కి కేజీస్కి మాత్రం ఎల్కేజీ యూకేజీకి మాత్రం రెండింటికి మాత్రం త్రీ థర్టీకి త్రీ థర్టీ టు ఫోర్ మధ్యలో మీకిద్దరూ సేమ్ కాబట్టి ఇద్దరికీ ఫోర్కు అయిపోతుంది కాబట్టి ఫోర్ థర్టీ వరకు ఉంచొచ్చు పిల్లల్ని సింగిల్ కొందరు అయితే ఏం చేస్తారు ఫోర్కే తీసికెళ్ళిపోతారు ఫోర్ ఫోర్ థర్టీ టు మధ్యలో థర్డ్ క్లాస్ పాపతో కాబట్టి మీరు ఫోర్కి ఫోర్ థర్టీకి తీసుకెళ్లొచ్చు ఇద్దరిని అట్ ఏ టైం పర్లేదు ఓకే మీరు డైరెక్ట్ డైరెక్ట్గా వచ్చి నన్ను ఆఫీస్ అన్ని యాజ్ యూజ్వల్గా ప్రోగ్రామ్స్ అనేటి అన్ని యాజ్ యూజ్వల్గా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకుంటాము ఈ దాన్ని కూడా సెకండ్ స్టెప్గా చూసుకోండి మీరు ఎక్కడికి డైరెక్ట్గా రండి కాల్లో కాకుండా పిల్లలిని తీసుకొని వస్తే ఫీజు కూడా కాస్త కంక్లూజన్ చేసి మాట్లాడుకుందాం ఓకే అండి థ్యాంక్ యూ